కదలకుండా కట్టినట్లయితే వాళ్ళు నొప్పి అనుభూతిని పొందకుండా ఉంటారు అంతే విధంగా దగ్గర్లో ఏదైనా మెడికల్ షాప్ ఉంటే మూవ్ స్ప్రే ఇలాంటివి అలాంటివి తెచ్చి కొట్టినట్లయితే కొంసేపు అంటే వాళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్లే అంత లోపు మనం వాళ్ల ప్రాణం కుదురుపడేలాగా చేయొచ్చు అంతేకాకుండా ఇంకా వాళ్ళు వచ్చేవరకు మనం ఒకవేళ వాళ్ళు కనుక రావడం లేట్ అయ్యేలా ఉంది అంటే ఎలాగా దగ్గరలోనే ఏదైనా బండి లాంటిది చూసుకొని వాళ్లని వీలైనంత త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి ఏదైనా రక్తం లాంటివి ఎక్కువగా పోకుండా ఒక గుడ్డ లాంటిది కట్టేసి వాళ్ళని తీసుకుని వెళ్లి హాస్పిటల్లో చేర్పించడం లాంటివి చేయాలి అంతే కాకుండా వాళ్ళకి చికిత్స అంటే చెయ్య అలాంటివి విరిగితే ఇక అలాగ కదలకుండా కట్టడం తప్ప ఇంకా నాకు అంటూ పెద్ద ఏం తెలీదు కానీ కదలకుండా కట్టడం అనేది ఒక మంచి పద్ధతి అని నాకు తెలుసు ఎందుకంటే వాళ్ళైనా అంతే కదా ఒక సిమెంట్ పోత ఎయ్యడానికన్నా కారణము కదలకుండా ఉండడమే అలాంటివి గమనించి వాళ్ళని నేను అలా అన్నాను అంతే నాకేం పెద్ద వైద్యం తెలియదు కానీ బాగా కదలకుండా ఉంటే త్వరగా బాగుపడతుంది అంతేకాకుండా వాళ్లకు కొంచెం అవయవానికి ఎక్కువ రెస్ట్ ఇచ్చినట్లయితే అది త్వరగా కోలుకునే

అలాంటివి చేసి కొంత బలమైన ఆహారం తిన్నట్లయితే ఇక బాగానే సెట్ అవుతుంది ఇంకా ఒకవేళ గట్టిగా తగిలినట్లయితే కొంత అదే గాయం మానాక చెయ్య బిగిసిపోతుంది కదా ఆ బిగిసి లేకుండా ఉండడానికి చిన్న చిన్నగా కట్టెల కింద తేవడానికి ఫిజియోథెరపీ అంటే కరెంట్ పెట్టడం అంటారు కదా అది ఫిజియోథెరపీ లాంటివి చేయించడం ఒక బాటిల్ని గాల్లో పెట్టి